బిర్యానీ కావాలండి

చికెన్ బిర్యానీస్లో వెరైటీస్ ఏమేమి ఉన్నాయండి ఓకే ధమ్బిర్యానీ ఉందండి ఎంతండి ధమ్ ఫ్యామిలీ ప్యాక్ కావాలి అండి చికెన్ ధమ్ ఫ్యామిలీ ప్యాక్ ఒకటి కర్రీస్ ఏమున్నాయి ఓన్లీ చికనే ఇంకేం లేవా అండి చికెను లాలీపాప్ ఫ్రైయి ఒకటి పంపించండి ఫ్యామిలీది ప్యాకు చికెన్ ధమ్ ఎంత టైం పడుద్ది సార్ ఎక్కడ సర్ అడ్రస్ శ్రీకాకుళం స్టేట్ బ్యాంక్ ఉంది కదండి స్టేట్ బ్యాంక్ పై ఫ్లోరు అంటే ఫోన్పే అంతే అండి అంతే అంటే ఇపుడు చికెను చికెన్ తప్ప కర్రీస్ ఏమి లేవా అంటున్నారు కదండి సరేనండి ఫిష్ బిర్యానీ ఏమన్నా ఉందా ఫ్రైయా లేకపోతే ఎలాగా అండి ఫిషు ఓకే చికెన్ ఫ్రై ఫిష్ ఫ్రై ఎన్ని పీసులు వస్తాయి ఎంతా అది కూడా ఒకటి పంపించు